నమస్తే అండి అదే లా పిల్లలకి లాంగ్ నోట్బుక్లు మూడు కావాలండి అదే వైట్ ప్యూర్ వైట్ పేజెస్లో మూడు బుక్లు కావాలండి అందుకు మూడు షార్ట్ వ షార్ట్ నోట్బుక్స్లు కూడా కావాలండి అవి కూడా వైటేనా అండి వైటేనా అండి అది కూడా వైట్ ఎంత పడుతుది అండి బుక్లు అవి తర్వాత అ ప అదే బ్లూ

లాంగ్బుక్లు మూడు అండి ప్యూర్ వైట్ షార్ట్ బుక్లు మూడు ఇది కూడా ప్యూర్ వైట్ అండి అదే బ్లూ పెన్లు కావాలండి అవి హీరో ఇవ్వండి ఒక ఐదు కావ ఐదు చాలు అండి అంటే ఎంత అవుతుంది అండి ఐదింటికి ఐదింటికి ఎంత అవుతుంది అండి ఏమన్న తగ్గుద్దా అండి సరే ఇంకేమి వద్దు ఇవి సరిపోతాయండి ఇవి ఇచ్చేయండి ఎంత అయ్యింది అండి మొత్తం సరే అండి ఇవి సరిపోతాయి మళ్ళా కావాలంటే మళ్ళా వచ్చి తీసుకుంటాను అండి

ఓకే ధన్యవాదాలు